మా ప్రాంతంలో చాలా నిర్దిష్టకమైన కుట్లు అల్లికలు నమూనాలు ఉన్నాయి చేతి కుట్లు మరియు మిషన్ కుట్లు ఇలా చాలా రకాల అల్లికలు అయితే ఉన్నాయి వాళ్ళు చాలా ప్రత్యేకమైన పద్దతిలో వీటిని చేస్తూ ఉంటారు ఉదాహరణకి పంచలు మరియు పట్టు వస్త్రాలు మరియు డ్రస్సులు అలాగే

మాములుగా వాళ్ళు నారతోటే ఈ యొక్క అల్లికలను తయారు చేస్తారు కాబట్టి సంప్రదాయ ప్రకారంగా వీళ్ళు తయారు చేసే ఈ అల్లికలు చాలా ప్రాధాన్యతను నెలకొన్నాయి ఈ అల్లికలు అన్ని విధాలుగా ఉపయోగపడతాయి అల్లిక కుట్లు వల్ల అక్కడ జనాలకు కూడా మంచి ఉపాధి లభిస్తూ ఉంటుంది అందుకనే మా ఊర్లో సాంప్రదాయ ప్రకారమే ఈ అల్లికలను తయారు చేస్తూనే ఉంటారు